మేడమ్ చెప్పండి అవును మేడం సిరప్ పోసిన నైట్ ఉండే కొంచెం మార్నింగ్ బాగానే ఉన్నాడని పంపించాను లేదు మ్యామ్ మేం లేదు మ్యామ్ మేము ఆఫీస్లో ఉన్నాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వచ్చి బాబుని తీసుకొని వెళ్తాం తనని కొంచెం మీరు చూసుకోండి సిరప్ పోసి టానిక్ వేసి పంపించిన మార్నింగ్ కొంచెం టిఫిన్ బాక్స్ పెట్టి పంపించిన మార్నింగ్ ఫుడ్ కూడా బాగానే తీసుకున్నాడు నైట్ ఫీవర్ ఉండే ఫీవర్ ఉంటే నైట్ సిరప్ పోసిన మార్నింగ్ టిఫిన్ తినిపిస్తే కూడా తిన్నాడు కొంచెం ఓకే ఉన్నాడనే పంపించినాము మేము ఇద్దరం మా ఆయన నేను ఇద్దరం డ్యూటీకి వెళ్తాం ఇంట్లో ఎవరూ ఉండరని పంపించిన ఇప్పుడు ఒకఫైవ్ టెన్ మినిట్స్లో వచ్చి తనని తీసుకొని వెళ్తాం హా వస్తున్న ఆ ఓకే మ్యామ్ ఫైవ్ మినిట్స్లో వస్తాం ఓకే మ్యామ్ థ్యాంక్యూ